ప్రత్యేకంగా గర్వించేది అంటే నేను చాలా బొమ్మలైతే గీశాను దాంట్లో నాకు నచ్చింది అలాగే ఎంతోమంది చూసి దాన్ని మెచ్చుకున్నది బొమ్మ ఏంటంటే మా అమ్మానాన్నల బొమ్మ అయితే సేమ్ నేను వాళ్ళను ఊహించుకుని అలాగే కొన్ని ఫొటోస్ అవి సెర్చ్ చేసి నేను ఎంతో ప్రేమగా గీయడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా నేను దాంట్లో పెట్టాను ఇంకా కూడా కష్టపడ్డాను ఆ బొమ్మ కోసం ఎందుకంటే ఇద్దరు కలిసి చి చిన్న చిరునవ్వుతో ఆ ఫొటో లో ఉంటారు అది చాలా నేచురల్ గా అందరికి అనిపించింది చాలా బాగుందని చాలా మందైతే చెప్పారు నేను గీసిన అన్ని బొమ్మల్లో కల్లా అందరూ మెచ్చిన బొమ్మ కూడా అదే ఎందుకంటే మనం తల్లిదడ్రులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము కదా అదే ప్రాముఖ్యతతో నేను ఆ బొమ్మను ఆ బొమ్మను గీయడం అయితే జరిగింది మా ఇంటికి వచ్చిన వా అది నేను మా ఇంట్లో ఫ్రంట్ రూంలో నే పెట్టి ఉంచుతాను ఎ వచ్చిన ఇంటికి వచ్చిన బంధువులందరు కూడా దానిని చూసి అంతా మెచ్చుకునేవారు నాకు కూడా చాలా గారవింపదగేలా అనిపిస్తుంది అలాగే ఇంకా చాలామంది ప్రోత్సహిస్తారు ఇంకా చాలామంది అడుగుతారు నా బొమ్మ కూడా వేయండి ఇలా మా పాప బర్త్ డే వస్తుంది లేదా నా బర్త్ డే వస్తుంది అని చెప్పి అని కారణాలతో వాళ్ళ బొమ్మలు కూడా గీయించుకునేవారు నేను ఏమి కూడా ఆశించను కేవలం అది నాకు నా కళ అది కాబట్టి నేను ఎవ్వరినీ కూడా కించపకుం కించపరచకుండా నేను గీయడం అయితే జరుగుతుంది అలాగే నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే అప్పుడూ రాలేదు వచ్చినా సరే కొన్ని కరెక్షన్స్ చేసుకోమని చెప్తారు ఇలా చేస్తే బాగుంటాది అలా చేస్తే బాగుంటాది అని చెప్తారు తప్పితే ఇంకా నెగిటివ్ కామెంట్స్ ఏమి రావు పాజిటివ్ గానే వస్తాయి